హలో హలో వెళ్దాము టెంత్కి ఒక వన్ వీక్ అట్లా టూర్ వేసుకుని మళ్ళీ వన్ వీకు అరకు అరకు బీచ్కు అట్లా వెళ్దాం అది అదే అదే అదే అనుకుంటున్నా నేను కూడా కొంచెం మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది కదా ఏ టెంపుల్ ఒక టూ త్రీ టెంపుల్కి వెళ్దాము వన్ వీక్లో తరువాత అరకు అట్నుంచి అటు వేరే వేరే ప్లేసెస్ ఉంటే అటు కూడా వెళ్దాము నియర్ బై టెంపుల్స్ ఏమున్నాయో చెక్ చేసు చెక్ చేసావా నియర్ బై అంటే మనం ఏ టెంపుల్స్కి వెళ్దాము దగ్గరలో కొంచెం రిలాక్స్మెంట్ కోసమని ఇక్కడివి కాకుండా లాంగ్ ట్రిప్ వెళ్దామన్నావు కదా లాంగ్ ట్రిప్కి వెళ్దాము తమిళనాడు తమిళనాడు సైడ్ కేరళ సైడ్ అట్లా వెళ్దాం అటు నుంచి అటు అరకుకి ఈజీగా ఉంటుంది వన్ వీక్ ఏమో తమిళనాడు కేరళ అటు వెళ్దాము మళ్ళీ వన్ వీక్ ఏమో అరకు సైడ్ అట్లా వెళ్దాం బీచ్కి ఇట్లా వెళ్తే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది కదా వెరీ పీస్ఫుల్గా ఉంటుంది వెళ్దాం అటు సైడైతే అటు సైడే వెళ్ళి టూ వీక్స్ అయితే మొత్తం ప్లాన్ చేసుకుందాం సరే వెళ్లవచ్చు వెళ్దాం ఒకే సరే బాయ్